ఈ రోజుల్లో శాస్త్రీయ శాస్త్రీయ నృత్యాలు భరత నాట్యాలు కూచిపూడి ఇలాంటివి ఇలాంటివి చాలా తక్కువ అయిపోయాయి కానీ అవి నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో లేకుండా ఎక్కడికి లేరు అలానే ఈ రోజుల్లో యువత ఎక్కువగా ఫోకస్ ఏంటంటే మోడ్రన్ డ్యాన్సుల మీద పెడుతున్నారు ఎందుకంటే మనం దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలు వీటి ప్రభావం వల్ల మాత్రమే ఈ వెబ్ సిరీస్ సినిమాలు వీటిని చూసి వాటివైపు ఎక్కువగా వెళుతున్నారు అన్నమాట సో అది మాత్రమే దానికి మొదటి మొదటి కారణం ఎక్కువగా ఎందుకు మోడ్రన్ డ్యాన్సులనే ఇష్టపడుతున్నారు ఈరోజు యువత అంటే దానికి కారణం మాత్రం సినిమాలు వాటి వాటి వల్ల ప్రైవేట్ సాంగ్స్ అని రోజు రోజు చాలానే రిలీజ్ చేస్తున్నారు యూట్యూబ్లో ఇవే రీజన్ అలానే ఈ రోజుల్లో అవి మాత్రమే కాకుండా శాస్త్రీయ శాస్త్రీయ డాన్సులు ఐ మీన్ శాస్త్రీయ నృత్యాలు కూడా నేర్పించాలి పిల్లలకి ఎందుకంటే శాస్త్రీయ నృత్యంలో ఉన్న కలయిక అంటే ముఖ చిత్రం అంటే ప్రతీ ఒక భాగం అంటే కళ్ళు నుంచి ముక్కు నోరు ప్రతీ ఒక్కటి కదులుతాయి ఈ భరతనాట్యం కూచిపూడి వీటిల్లో కళ్ళు చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి అన్నమాట వాటి వల్లే ఆ నృత్య ప్రదర్శనకి అందం వస్తుంది అలాంటివి ఈ రోజుల్లో నేర్పించాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అదే రీజన్ దాని వల్ల అవి నేర్చుకున్నారు అంటే వాళ్ళకే కొద్దిగా నృత్యం అంటే ఏంటో తెలుస్తుంది ఈ మోడ్రన్ డ్యాన్సుల్లో ఏమి ఉంది చూసి నేర్చుకొనడం వేయడం అది ఇది కాళ్ళు చేతులు ఆడితే అయిపోతుంది కానీ శాస్త్రీయ డ్యాన్సులు అలా కాదు దానికి చాలా సమయం పడుతుంది చాలా డెడికేషన్ ఉండాలి దానికి